తెలుగు నేర్చుకోవటం చాలా సులభమే అని తెలుగు రాష్ట్రాల వాళ్ళకే తెలుస్తుంది కానీ వేరే రాష్ట్రాల వాళ్ళకి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం మనం వాళ్ళ రాష్ట్రాలకెళ్ళినప్పుడు వాళ్ళ భాషను మనం నేర్చుకోవడం కూడా చాలా కష్టం తెలుగు అనేది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ద్రవిడ భాష ఇక్కడ ఇది అదిరిక్ అధికారిక భాష కూడా దాదాపు తొంభై ఆరు మిలియన్ల మంది మాట్లాడేవారు తెలుగు ద్రవిడ భాష కుటుంబంలో అత్యధిక మాట్లాడే సభ్యుడు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని ఇరవైయవ రెండు షెడ్యూల్ భాషల్లో ఒకటి హిందీ మరియు బెంగాలీతో పాటు ఒకటి కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక హోదా కలిగిన కొన్ని భాషల్లో ఇది ఒకటి భారత ప్రభుత్వించే శాస్త్రీయ భాషగా గుర్తించబడిన ఆరు భాషల్లో తెలుగొకటి ఇది ప్రపంచంలో అత్యాధికంగా మాట్లాడే స్థానిక భాషల్లో పద్నాలుగో స్థానంలో ఉంది ఆధునిక ప్రామాణిక తెలుగు కోస్తా ఆంధ్రాలోని పూర్వపు కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి మరియు పశ్చిమగోదావరి జిల్లాల మాడలికం ఆధారంగా రూపొందుతోంది కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర చత్తీస్ఘడ్ ఒరిస్సా రాష్ట్రాలు మరియు పుదుచేరి మరియు అండమాన్ మరియు నికోబార్ దీవుల కేంద్ర పాలిట ప్రాంతాల్లో కూడా తెలుగు మాట్లాడుతారు వాళ్ళు తెలుగు నేర్చుకోవడానికి ముందుగా చాలా కష్టబడ్డారు వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళు నేర్చుకోవడం సులభముగానే ఉంటుంది కానీ మన భాషలు వాళ్ళు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళ భాషలు నేర్చుకోవటానికి కొన్ని పుస్తకాలు కొన్ని మ్యాగ్జిన్స్ ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు ఆధునిక మెదడు పరిశోధన స్వభాష లేదా బహుభాష ప్రతిభ ఉన్న వ్యక్తులు వంటి బలహీన పరిచించే మెదడు వ్యాయస బారిన పడే అవకాశం తక్కువుగా ఉండే అవకాశం ఉంది రెండవ భాష నేర్చుకునే వ్యక్తులు కూడా ఈ భాష నేర్చుకోవచ్చు కేంద్ర పాలిత పాంద్రాల్లోక్ ప్రాంతాలలో కూడా తెలుగు మాట్లాడుతారు యూనివర్సిటీ స్టేట్స్ ఆస్ట్రేలియా మలేషియా యూ యూకే సౌదీ అరేబియా మరియు ఇతర దేశాలలో విస్తరించి ఉన్న తెలుగు సభ్యులు కూడా దీన్ని మాట్లాడుతారు వీళ్ళక్కడికెళ్ళి వాళ్ళక్కూడా అక్కడున్న ప్రాంతాలలోనున్న ప్రజలకు కూడా వాళ్ళు ఈ తెలుగును నేర్పించేయొచ్చు వా ఇక్ అక్కడున్న ప్రజలు వా మన తెలుగు ప్రజలకు తెలుగు ఇక్ ఇంగ్లీష్ గూడా నేర్పించవచ్చు మరియు వీరు దక్షిణాఫ్రికాలో కూడా రక్షిత భాష మరియు ఫాజిల్లు నాటల్ ప్రెసిడెంట్ పాఠశాలలోని ఇచిత మూడవ భాషగా ఆదుకుందింది ప్రాచీన తెలుగు పదాలు ప్రకృతికే శాసనాలలో క్రీస్తు శాకం పద్నాలుగోవ శతాబ్దం బీసిఈ ఆంధ్రప్రదేశ్లోని మట్టి పౌలులో కనుగొన్నది తెలుగు లేబుల్ శాసనాలు మరియు తెలుగు పదాలను కలిగి ఉన్న ప్రాకృతిక శాసనాలు అశోక చక్రవత్రి యుగం శతాబ్ద వాసన మరియు కృష్ణ కుండీలో కాలంనాడే పాత తెలుగు లిపిలో ఉన్న శాసనాలు ఇండోనేషియా మరియు మలేషియా వరకు కనుగొనబడ్డాయి తెలుగు పద్నాలుగు వేల సంవత్సరాలుకు పైగా అధికారిక భాష వాడుకలో ఒకటి మరియు తూర్పు గంగులు కాకతీయులు విజయనగరం సామ్రాల్లు కుతుబ్షాహీలు సహా దక్షిణ మరియు తూర్పు భారతదేశంలో అనేక రాజ వంశాలుకు ఆదిక్ ఆస్థాన భాషగా పనిచేసింది కాబట్టి తెలుగు నేర్చుకోవటానికి తెలుగు ప్రజలకు సులభంగా ఉంటుంది కానీ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ప్రజలకు చాలా కష్టంగానే ఉంటుంది దాన్ని వాళ్ళ వాళ్ళు నేర్చుకోవటానికి కూడా చాలా కష్టపడుకుంటూ నేర్చుకుంటారు ఒక్కసారి నేర్చుకుంటే వాళ్ళకి సులభం అయిపోతుంది వాళ్ళు కూడా మనం మన తెలుగు ప్రజలు కూడా అది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఫస్ట్ కష్టంగానే ఉంటుంది తర్వాత వాళ్ళకలవాటవుతుంది ఇలా వాళ్ళు తెల్ తెలుగు నేర్చుకోవాలనుకుంటే

పరిచయం పెంచుకోవడానికి గూడా వాళ్ళు తరచూ మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళకి కొంచెం తెలుగు నేర్చుకోవటానికి కూడా మంచిగుంటుంది ఇలా వేరే రాష్ట్రాల్లో నుంచి ప్రజలు మన ప్రాంత్ తెలుగు ప్రాంతాలకు వచ్చి తెలుగు నేర్చుకునే వాళ్ళు చాలా ప్రజలు ఉన్నారు వాళ్ళు తెలుగు నేర్చుకుని ఇప్పుడు చాలా చక్కగా మాట్లాటం కూడా మొదపెట్టారు